పప్పు వేసి అన్ని మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చి ఒక ఇరవై రోజులు నెల అయిపోయిందిలే నెల అయినాక పట్టుకునింది ఈ వాన వాన అంటే వాన కాదు అన్నీ నీళ్లల్లో అట్నే పాడైపోయింది ఆ మొలకలు అంతా ఏమయ్యింది కుళ్ళిపోయింది నష్టం అయిపోయినాను ఏం చేసేది సరే దీన్ని దున్నేసి ఇది అన్న నాటుదాం వరి అట్లా అనేసి విత్తనాలు ఒడ్లు తెచ్చి అది నానబెట్టి దాన్ని ఎత్తి మలవేసి ఎత్తుకొని పోయి నారి వదిలి బాగా మడక దున్ని గెనులు తీసి ఆ గెనికి దళవేసి మళ్ళా కూలి మనుషులను పెట్టి ఈ నారి పెరికి ఈ నార అంతా కూలి మనుషులు పెట్టే ఎత్తుకొని సేనులో ఎత్తుకొని పోయి లైన్గా వేసి మళ్ళా ఆడోళ్ళను పిలిచి ఆడోళ్ళని పిలిచి నారిని నాటిపించినం నారీ పెరికేసినారు మొగోళ్ళు ఆడోళ్ళకి నాటిన మరుస రోజు నాటే దానికి చెప్పినాము సరే అనేసి పిలుచుకొని పోయినాము కూలోళ్ళ కూలోళ్ళను పిలుచుకొని పోయిన తర్వాత వాన అంటే వాన నాటే దానికి కాలేదు ఏం చేసేది సరే ఆపొద్దు నిలిపేసినాము నిలిపేసినాక మరుస రోజు కూలి మనుషులను తోడుకొని పోయి నాటిని నాటించిన నాటిను నాటిన ఒక వారం ఉనింది మళ్ల పట్టుకునింది వాన ఏం చేసేది ఏమీ చేయలేము అట్లే నీళ్లు నిలిచిపోయి ఆ నాటిను పాడైపోయింది సరే మనకు అదృష్టం లేదు అట్ట అనేసి నిలిపేసిన నిలిపేసినాక మళ్ల ఒక రెండు మూడు నెలలు తర్వాత మళ్ల దున్ని ఒక చేను పూల చెట్లు నాటిన సంపంగి చెట్లు ఒక చేను ఈ మాదిరిగానే చెనిక్కాయలు వేసిన మంచి ఎండాకాలం నీళ్లు లేవు బాగా ఎండింది ఏం చేసేది పోయి దేవురుమూటికి చెప్పాల్సిందే చెప్తే వాళ్ళు నష్ట పరీలు కట్టిస్తారు అట్ట అనేసి ఈ చెనిగి చెట్టుకి ఈ మడికి ఈ సంపంగి తోటకి పోయి చెప్పిన ఈ మాదిరిగా పాడైపోయింది నష్టపడిపోయింది మాకు ఏదైనా డబ్బు కట్టేయండి స్వామి అట్ట అనేసి పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పిన అమ్మ ఈడ చెప్పినా ఒకటే సచివాలయంలో పోయి అడుగు అన్నారు అవతల సచివాలయంలో పోయి చెప్పిన ఈ మాదిరిగా అయిపోయింది నాయనా నష్ట ఖరీదు నాకు ఏదైనా కట్టిమను స్వామి అట్ట అనేసి చెప్పిన సరే అమ్మ అట్ట అనేసి కొద్ది రోజులు తర్వాత పాస్బుక్ ముందు వేసినారు ఏమని రైతు బరోడా అమ్మ ఇస్తాను తీసుకో అట్ట అనేసి సరే పాస్బుక్ ఎత్తుకొని పోయి బ్యాంకులో ఎంటర్ చేస్తే వేసి ఉన్నారు ఆ డబ్బు తెచ్చుకొని కాలం అన్నానికి తెచ్చుకొని అట్టా కొద్దిరోజులు జరగతానే ఉనింది మళ్ళా అందరూ నాటే దానికి వరి అంతా దున్నే దానికి సంపంగి చెట్టు దానికి పక్కన ఉండేవాళ్లు అంతా చేస్తా ఉన్నారు అయ్యో మన కైలు సెంటర్లో బీడీ ఉండాది అనేసి మళ్ళా అప్పు చేసి మళ్ళా పూల చెట్లు నాటుకున్న సంపంగి చెట్లు కొంచెం చెనుగు వేసుకున్న కొంచము వరి నాటుకున్న ఈ మూడిటిని కావిలి కాసుకొని ఉన్నాను ఏం చేసేది నాకు అన్నము ఏమీ లేదు కదా దానివల్ల ఈ కావిలి కాసుకొని